నేను ఒక ప్రోడక్ట్ గురించి మీకు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఒకసారి నేను యూ ఒకసారి ఊరికే యూట్యూబ్లో చూస్తు చూస్తు ఉండగా చాలా వీడియోస్ వస్తున్నాయి అందులో ఒక వీడియో వచ్చింది అది కూడా క్రషింగ్ ఏఎస్ఎంఆర్ గురించి అది అట్లా చాలా డేస్ చూస్తు చూస్తు ఉండగా ఇంకా చాలా వీడియోస్ చూసినా చాలా యూట్యూబ్ చానల్ వాళ్ళు చాలా మంది పెట్టిర్రు ఆ డిఫరెంట్ డిఫరెంట్ షేప్సు కలర్సు ఇంకా చూడడానికి కలర్ఫుల్గా ఉంది చాలామందికి దాని దానివల్ల చాలామంది రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నారు ఇంకా ఆ ప్రోడక్ట్ ఏంటంటే క్రషింగ్ జిమ్ చాక్ ఆర్ బేకింగ్ సోడా వాళ్ళు ద్వారా వాళ్ళు చేసుకుంటున్నారు విత్ చీప్ చీప్ ప్రైస్తో వాళ్ళు చాలా రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు ఏంటిది చాలా బాగుంది ఇంకా చూడడానికి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అని చెప్తున్నారు ఏంటి అని చెప్పి చాలా వీడియోస్ చూస్తు చూస్తు ఉండగా నాకు కూడా చూడంగా చూడంగా నాకు కూడా ఒకసారి తీసుకోవాలి ఇదేదో బాగుంది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనిపించింది అలా ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నప్పుడు ఇది చేయడానికి ఏమేం ప్రాసెస్ ఉంటుంది అసలు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఆ ప్రొడక్ట్స్ ఏంటి ఏం రా మెటీరియల్స్ అనేది చాలా సెర్చ్ చేసాను చేసినప్పుడు నాకు ఆ ప్రొడక్ట్స్ అన్నీ దొరికినాయి అంటే ఏం తీసుకోవాలని అట్లా నేను ఒక బేకింగ్ సోడా అని అది ఆ ప్రోడక్ట్ అనేది ఆ రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంక ఇలా చేసి ఇంకా దానికి మనకి కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్ రావాలంటే అది ఆ ప్రోడక్ట్ అనేది రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం కూడా నేను చాలా యూట్యూబ్స్లో వీడియోస్ చూస్తు ఏది బాగా వుంటుంది ఏ బ్రాండ్ బాగుంటుంది ఏది చా ఏది ఎక్కువ సౌండ్ వస్తుంది ఏది ఎక్కువ శాటిస్ఫైయింగ్గా ఉంటుంది ఏది బాగుంటుందని చాలా సెర్చ్ చేస్తుంటే చాలా బ్రాండ్స్ మళ్ళీ విత్ చీప్ ప్రైస్ రావాలి మనకి ఇంకా ఎప్పుడు తక్కువ కాస్ట్లో చూస్తు ఉండగా ఒకసారి నే నేను ఆన్లైన్లో చూస్తు చూస్తు చాలా డేస్కి ఒక ఆర్డర్ పెట్టినాం

ఇప్పుడు అది రా మెటీరీయల్ జస్ట్ నేనుపెట్టిన ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ జస్ట్ రా మెటీరీయల్ నేను నాకు కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్కి ఇంకా అది చేయాలంటే అది దాని పేరు బేకింగ్ సోడా ఇప్పుడు అది డిఫరెంట్గా మనం చేయాలి సోర్స్ దాన్ని ఇంకా మెయిన్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయాలి చేయాలంటే మళ్ళీ దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఆ రా మెటీరియల్ని ఎలా చేయాలని మళ్ళీ వీడియోస్ చూస్తు చూస్తు చూస్తు చాలా డేస్ చూస్తుండగా ఒక వీడియో చూసినా ఇది మనకు తగ్గట్టు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు రా మెటీరియల్స్తో ఎలా చేయచ్చు ఎ ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని డేస్లో వస్తుంది దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అలా చూస్తుండగా చూడంగా చూడంగా ఒక మంచి ప్రాసెస్ దొరికింది ఆ బేకింగ్ సోడాని మంచిగా సివ్డ్ అంటే జల్లెడ పట్టాలి ఆ ప్రాసెస్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం బేకింగ్ సోడా ఆర్డర్ వచ్చిన తర్వాత అది తీసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి మెల్లగా కలుపుకొని

పెట్టుకుంటే జారిపోయేలాగా ఉండకుండా మంచిగా ఉండాలి అది ఆ పిండిని ఆ మని ఇప్పుడు అది ఒక బేకింగ్ సోడాని ఒక సపరేట్ ప్రోడక్ట్ అయితే ఇంకా మౌల్డ్స్ను కూడా మనం ఆర్డర్ పెట్టుకోవాలి ప్లాస్టిక్ మౌల్డ్స్ కావాలి దానికి ఆ ప్రోడక్ట్ కావాలంటే దాన్ని కూడా నేను ఏదైతే ఏంటి అని అట్లా కాకుండా చాలా మంచి చూసి మౌల్డ్స్ డిఫరెంట్గా షేప్స్ కావాలి నాకు డిఫరెంట్గా రావాలి అని చెప్పి స్టార్ షేప్ రౌండ్ షేప్ స్పెరికల్ షేప్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్ మౌల్డ్స్ని ఆర్డర్ పెట్టుకున్న ప్లాస్టిక్ మౌల్డ్స్ ప్లాస్టిక్ మౌల్డ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ బేకింగ్ సోడాతో పాటు అలా చే ఆ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అవి అది కూడా చాలా ఇవి లేట్ వచ్చినాయి అంటే బేకింగ్ సోడా అవి ఇంకా లేట్ వచ్చినాయి అట్లా రావడానికి వన్ టూ మంత్స్ పట్టింది అవి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అట్లా మెత్తగా చేసుకొని మె పిండిలాగా చేసుకున్న తర్వాత వాటర్ వాటర్తో చేసుకోవాలి దాన్ని ఇది చేసేటప్పుడు గ్లౌజ్లు యూజ్ చేయాలి ఎందుకంటే ఇది

పెట్టిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఒకవేళ ఓవెన్ ఉంటే ఓవెన్లో ఓ టూ డేస్ అది టెంపరేచర్ తగ్గట్టు మనకు తగ్గట్టు ఒక టెంపరేచర్ తగ్గట్టు పెట్టుకోవాలి ఇంకా ఓవెన్ లేనివాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని తీసుకుపోయి ఎండకి ఎండాకాలంలో వేస్తే ఇంకా బాగా వస్తుంది చలికాలంలో వేస్తే ఎక్కువ తొందరగా పగిలిపోతుండే చలికాలం వర్షాకాలం చేయడం వల్ల తొందరగా పగిలిపోతుంటుంది ప్రోడక్ట్ సరిగ్గా రాదు మనకి అట్లా దాన్ని ఎండలో పెట్టి ఓ టూ డేస్

స్ప్రెడ్ చేస్తుండ క్రష్ చేస్తుండాలి గట్టిగా చేస్తుంటే ఒక డిఫరెంట్ సౌండ్స్ వస్తుంటాయి అది సౌండ్ బయటకు వినిపించకపోవచ్చు కానీ మనకి లోపల చాలా రిలాక్సేషన్ని స్ట్రెస్ని పోగొడుతుంది ఇది నాకు చాలా యూజ్ఫుల్ అయింది ఈ ప్రోడక్ట్ ఇది ఓన్లీ బేకింగ్ సోడాతో కాదు జిమ్ చాక్తో కూడా చేస్తారు చీప్ ప్రైజ్ కానీ చాలా మందికి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ ప్రోడక్ట్

చాలా మాకు నాకు అందరికి నాతోపాటు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది యూజ్ చేసిర్రు చేసుకున్నారు వాళ్ళ సొంతంగా ఇది మన సొం ఇది ఎక్కడో కొనుకోని తీసుకునే ప్రోడక్ట్ కాదు మన సొంతంగా చేసుకుంటాం కాబట్టి ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ప్రోడక్ట్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు నేనుగా చేసుకుని ఒక అన్నీ ఇలా చేయడం ఇది నేను ద సజెస్ట్ చేసే బెస్ట్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను నా నా ద ఫస్ట్ ఎఫ్ ఫస్ట్ ప్రోడక్ట్ నేను అంత ఇష్టంగా తీసుకొని చేసుకున్న ప్రోడక్ట్ ఇది ఇది నాకు ఇంక చాలా బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చింది నేను చెప్పే బెస్ట్ ప్రోడక్ట్ ఇది నాకు మంచి పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి అది చేయడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది లోన్లీ ఉన్నప్పుడు